ముందుగా మీరు ఆర్డర్ చేసిన రెస్టారెంట్ని లేదా డెలివరీ భాగస్వామిని సంప్రదించాలి మీరు వారి కస్టమర్ సపోర్ట్ నెంబరుకు కాల్ చేయవచ్చు లేదా వారి యాప్లో చాట్ ద్వారా సంప్రదించవచ్చు మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ ఆర్డర్ వివరాలు ఆర్డర్ నెంబర్ మీ పేరు ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడీ మరియు మీరు మార్చాలి అనుకుంటున్న కొత్త డెలివరీ చిరునామాను వారికి తెలియజేయండి వారు మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తారు మరియు కొత్త చిరునామాకు డెలివరీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు కొన్ని సందర్భాల్లో ఆర్డర్ ఇప్పటికే డెలివరీ కోసం పంపబడితే చిరునామా మార్పు సాధ్యం కాకపోవచ్చు కాబట్టి సాధ్యమైనంత త్వరగా రెస్టారెంట్ లేదా డెలివరీ భాగస్వామిని సంప్రదించడం చాలా మంచిది వారు మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మీ ఆర్డర్ సజావుగా డెలివరీ అయ్యేలాగ చూస్తారు